నేను రద్దు చేసిన దానికి నగదు ఇంకా ఎందుకు ఇవ్వలేదు అంటే నేను ఆర్డర్ చేసినా నాకు వేరే పని ఉంది కాబట్టి నేను క్యాన్సల్ చేసినా కానీ పేమెంట్ ఫస్టే ఇచ్చిన కాబట్టి నాకు ఆ పేమెంట్ మళ్ళీ ఇవ్వాలి కదా మీరు అంటే ఇంకా ఎన్ని డేస్ పడుతుంది పేమెంట్ రావడానికి మేము వెంటనే కదా వద్దు అని అనుకున్నాము వద్దు అని వెంటనే అనుకున్న వెంటనే ఒక హాఫ్ అండ్ అవర్ వన్ అవర్లోగా మా పేమెంట్ మాకు రావాలి కదా నేను రద్దు చేసినప్పుడు నగదు వెంటనే ఇవ్వాలి గదా నేను అద్దు అని అనుకొని ఇప్పటికీ ఒక నాలుగు ఐదు రోజులు అవుతుంది అయినా కానీ నగదు నాకు రాలేదు అంటే వస్తుందా రాదా అంటే ఆర్డర్కి నగదు తిరిగి ఇవ్వమని నేను కోరుకున్నాను కాబట్టి నాయి నాకు పంపాలి గదా అంటే నాకు రాలేదు కాబట్టి నేను పొంద పొందనట్టే కదా నాకు వస్తేనేమో నేను పొందినట్టు అంటే నా పైసలు నాకు జమ అయితనేమో నా దగ్గర ఉన్నట్టు నా నా పైసలు నాకు లేవు కాబట్టి నా దగ్గర జమ కానట్టే కదా అంటే ఎందుకు ఆలస్యం అయింది అంటే ఎందుకు ఇంత లేట్ అయింది నాలుగు అయిదు రోజులు ఎందుకు అయింది నేను చేసింది మొన్న ఇప్పటికీ ఫోర్ డేస్ అవుతుంది అంటే నావి నాకు ఇవ్వాలి కదా మీరు ఇంకా ఇవ్వకపోతే నేను దాని కోసం చూస్తూ ఉండాలా పంపిస్తారు అనే నమ్మకంతోని నేను ఇన్ని డేస్ ఉన్నా కానీ మీరు ఇంకా పంపకుండా వాటిని అట్లనే దగ్గర పెట్టుకొని ఉన్నారు అంటే పంపిస్తారా లేదంటే ఇంకా టైం పడుతుందా పంపిస్తాను కానీ బిజీ ఉండేనా ఓకే క కానీ కొంచెం తొందర పంపేలాగా చూడరా మళ్ళీ అవి రాకపోతే మేము లాస్ కదా మళ్ళీ మేము చూసుకొని మీకు కాల్ చేయాలి మీరు బిజీ బిజీ ఉండడం వల్ల మాకు మావి మాకు ఇవ్వాలి అంటే లే కొంచం టైం పడుతుంది కదా సరే కొంచం తొందర చూసి తొందర అంటే గుర్తు పెట్టుకొని మా నగదు మాకు తిరిగి ఇవ్వండి ఓకేనా ఓకే ఓకే